పట్టణాలలో ఆరోగ్యం చాలా ఉంటుంది ఎందుకంటే పట్టణాలలో పెద్ద పెద్ద ఆసుపత్రులు అవి ఇవి అన్నీ ఉంటాయి ఇక్కడ పల్లెలలో వచ్చేసరికి చిన్నచిన్న ఆర్ఏంపిలు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర చూపించు కోవాలి అంటే వాళ్ళు ఏమన్నా ఏది ఇంకేమో ఒకటి రెండు గోలీలు ఇస్తారు ఊరుకుంటారు పట్టణంలో బాగుంటుంది ఆరోగ్యం కానీ ఒకవేళ మనకి ఆరోగ్యానికి సంబంధించి ఏమన్నా హెల్త్ బాగలేకపోవడం అట్లా ఏదన్నా అయింది అంటే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టపడడానికి నచ్చదు పోవడానికి కానీ ఆరోగ్యం కోసం ఆరోగ్యం మంచిగా చేసుకోవడం కోసం తప్పదు తప్పనిపరిస్థితి కాబట్టి వెళ్ళాలి పట్టణానికి ఈ మా ప్రాంతంలో చిన్నచిన్న హాస్పిటళ్ళు ఉన్నాయి ఇపుడు కొత్త కొత్తగా ప్రభుత్వం బస్తిలలో ధవకానా పేదల కోసం ధవాకానాలు నిర్మిస్తుంది ఆ ధవాకానాలలో ఆరోగ్యానికి ఏ ఆరోగ్యానికైనా అని పరీక్షలైతే చేస్తున్నారు మందులైతే ఇస్తున్నారు ఇపుడు కొత్త కొత్తగా మురిపంలో మరి ఎట్ల ఉంటుందో రాను రాను కొని నెలలు గడిస్తే కానీ చెప్పలేము అవి గడుస్తున్న కొద్ది ఎట్ల ఉంది అన్నది తెలుస్తుంది పట్టణానికి ఇక పెద్ద పెద్దవి రోగ వచ్చినట్టు అయితే పెద్దపెద్ద హాస్పిటళ్ళకి పోవాలి కాబట్టి పట్టణాలకు పోక తప్పదు అటువంటి టైమ్ వచ్చినప్పుడు అక్కడికి పోక తప్పదు ఇక